హలో చెప్పండి సార్ అవునవును సార్ నేను అక్షిత్ లేదు సార్ మా నానమ్మ చనిపోయి ఉండే ఇక వెళ్తుండే లేదు సార్ ఇక మా ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్స్ ఉండే మళ్ళా అట్లా కాదు సార్ ఫైనా సార్ మాది ఇప్పుడు మా డాడీకి శాలరీ పడలేదు అరే అట్లా కాదు సార్ ఇప్పుడు ఇంట్లో ఫంక్షన్లు ఉంటాయి మరి మా నానమ్మ చనిపోయింది మీకు కూడా చెప్పిన కదా సార్ సార్ మేనేజ్మెంట్ అంటే మేనేజ్మెంట్ని మీరు మేనేజ్ చేయండి సార్ కొన్ని రోజులు అట్లా అవునా ఏమి కాదు సార్ ఒక ఒక రెండు రోజులు సార్ని ఆగమనండి నేను కూడా ఒక ఫైవ్ థౌసండ్ రెడీ చేసుకుంటాను లేదు సార్ మన స్కూల్లో కూడా స్టడీ ఎడ్యుకేషన్ ఏమి మంచిగా ఉండట్లేదు నాకు నచ్చలేదు మరి నేను స్కూల్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను నాకు ఇప్పుడు ఈ ఇయర్ వేస్ట్ అయిన ఇప్పుడు అయిపోయిన మంచిదే సార్ మరి మా డాడీ ఇప్పుడు డ్యూటీకి వెళ్ళిండు మమ్మీ పడుకుంది సార్ మరి ఫీజా సార్ ప్లీజ్ ఇప్పుడు నేను ఫస్ట్ టర్మ్ కట్టిన సెకండ్ టర్మ్ కట్టిన

సార్ ఇప్పుడు అటెండెన్స్ లేకపోతే ఫైన్ కట్టాలంటే ఇది ఏమైన బీటెక్ కాలేజా సార్ సరే సార్ మరి నేను మా డాడ్ని అడిగిన ఫైవ్ టెన్ మినిట్స్లో కాదు సార్ నేను ఇప్పుడు మీరు చెప్పుర్రి ఈ స్టోరీ మరి స్కూల్లో టీచింగ్ మంచిగా లేదు ఇంగ్లీష్ స్టాఫ్ మంచిగా లేరు మరి లేదు సార్ నాకు ఏమి అర్థం అవుతలేదు మ్యాథ్స్ కూడా అదే అట్లా ఇప్పుడు ఫీజు కడతలేనా సార్ మరి నేను మరి మరి అర్థమయ్యేటట్టు చెప్పాలి కదా సార్ మరి ఫీజు వేలకు వేలు తీసుకుంటారు అరే ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఇప్పుడు మా ఇంట్లో ఫంక్షన్స్ అవుతున్నాయి ఎట్లా రావాలి

సార్ ఇప్పుడు నాకు మొన్న మొన్నటి యూనిట్ టెస్టులో నైంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చింది సార్ కాకపోతే ఏమి మాట్లాడకుర్రి అప్పుడు నేను బట్టీ పట్టిన సార్

సరే సార్ మరి చే ఫీజ్ ఫైన్ కట్టుకోండి ఓకే సార్ కంపల్సరీ కడతాను బాయ్ ఓకే సార్ బాయ్ మరి